నేను వెళ్ళిన ఎవరు ఊహించని ప్రదేశం ఒక గుడి ఆ గుడి ఒక దట్టమైన అడవిలో ఉంటుందని మా ఊరి దగ్గర మా ఊరి అడవిలో ఉంటుంది మా ఊరికి మా ఊరి దగ్గర ఒక అడవి ఉంటుంది అది అడవి ప్రాంతం ఆ అడవిలో ఒక గుడి కూడా ఉంటుంది కానీ అది చాలా దూరం ఉంటుంది ఆ అడవిలో అక్కడికే సాధారణంగా ఎక్కువ మంది ఎవరు వెళ్లరు ఎందుకంటే అది వెళ్ళాలంటే రోడ్డు ఉండదు సరిగ్గా కొంచెం రిస్కీగా ఉంటుంది కాలినడక లేదా బండి మీద వెళ్ళకూడచ్చు కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది వెళ్ళాలంటే అక్కడికి అంత సాధారణంగా ఎవరు వెళ్ళరు సో నేను అక్కడికి వెళ్ళాను అక్కడ గుడి మాత్రం కాకుండా ఒక చిన్న నది కూడా ఉంటుంది ఆ నదిలో ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఆ నీళ్లు కూడా చాలా క్లీన్గా ఉంటాయి సో అక్కడ అందు ఆ ప్రాంతంలో ఎక్కువ ఎంత మంచిగా ఉన్నా కాని అంత సాధారణంగా ఎక్కువ మంది ఎక్కువ వెళ్ళరు ఇది చాలా మం మంచి అనుభూతిని చెందింది చెందింది నాకు ఎందుకన్నా ఆ గుడి ఆ వాతావరణం ఆ నది చూడవల్ల నాకెంతో ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం కలిగింది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళం అటువంటి అటువంటి ప్రదేశం ఎక్కువ ఎక్కువ చూడలేం ఎందుకంటే సిటీలో ఉంనే నివసించే వాళ్ళకి చాలా అరుదు సో ఆ వెళ్ళడం వల్ల నాకు ఎంతో ఒక మంచి అనుభూతి చెంది కలిగింది అక్కడ గుడితో పాటు నదితో పాటు కొన్ని కొండలు కూడా ఉంటాయి అనేక పక్షులు మరియు జీవరాసులు కూడా ఉంటాయి ఆ అడవిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందికే అంత సాధారణంగా అక్కడికి ఎవరు వెళ్ళరు నేను మా అన్న వాళ్ళతో కలిసి ఆ గుడికి వెళ్ళాను అలా అడివిలో వెళ్ళడం వల్ల నాకు ఎంతో మంచి అనుభూతి చెందింది ఎందుకంటే నేను ఎక్కువ ఎప్పుడు అడవికి వెళ్ళలేదు సో ఆ ఆ అప్పుడు వెళ్ళినప్పుడు నేను అనేక విషయాలు తెలుసుకున్నాను అనేక పక్షులను జంతువులను చూశాను ఆ గుడి కాడ కూడా ఎక్కువ మంది ఉండరు పంతులు కూడా ఉండరు మనమే మనమే దర్శనం ఓన్గా చేసుకోవాలా ఆ దర్శనం చేసుకున్నాక ఆ గుడి చుట్టుపక్కల చూశాను సరదాగా తిరిగాను చాలా మంచి అనుభూతి చెందింది ఆ నదిలో కొంచేపు స్నా ఆడుకొని కొంచెం టైం పాస్ చేశాను ఆ నదిమ ఆ నదిలో చాపలు పట్టడానికి కూడా ప్రయత్నించాను కానీ దొరకలేదు చాలా మేము చాలా ఎంజాయ్ చేసాము ఆరోజు సాధారణంగా గుడికెళ్తే ఎవరు వెళ్ళాలని ఎందుకంటే చాలా రిస్కీతో కూడిన పని అప్పుడు అడివిలో ఉండటం వల అందరూ అంత ఇంట్రెస్ట్ చూపించరు కానీ అది మంచిగా డెవలప్ చేస్తే మంచిగా డెవలప్ అవుతుంది గవర్నమెంట్ కూడా ఎక్కువ మంది కూడా రావచ్చు అప్పుడు అయితే అలా ఎంజాయ్ చేయొచ్చు అడవిని కూడా చూసి నాకు చాలా మంచి అనుభూతి పొందాను ఆ ఒక్క రోజు అలా గుడికి ఆ అడవిలోనే గుడికి వెళ్ళడం వల్ల ఆ గుడి ప్రత్యేకత అంటే ఆ గుడి పురాతకమైన కాలమైన గుడి అది ఎప్పుడునుంచో రా పాతకాలం నుంచి ఆ గుడి అక్కడ ఉంది అడవిలో కానీ ఎక్కువ మందికి తెలియదు అక్కడ గుడి ఉందని ఆ ఊరి వాళ్ళుకు మాత్రమే తెలుసు అక్కడ గుడి ఉందని ఆ గుడి చాలా పురాతక అక్కడ నువ్వు వెళ్తే గుడిలో ఉన్న విగ్రహం కూడా పురాతన కాలమైనదే అది ఎప్పుడో కాకతీయ కాలంలో నిర్మానించిన గుడి అక్కడ మనం చూడగలుగుతాం కాకతీయుల సంబంధించిన గుర్తులు ఆ గుడి మీద కానీ ఆ గుడి అక్కడ అడవిలో ఉండటం వలన బయట ప్రదేశాలకి చెందిన వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎక్కడి పోరా అని ఊరులో వాళ్ళే తెలుసు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తారు సో అందుకే దాన్ని ఆ ప్రత్యేకమైన గుడిగా నిలిచింది గ్రామంలో ఉండే వాళ్ళు మాత్రమే తెలుసు ఆ గుడి అక్కడ ఉందని గుడికి వెళ్ళడం వల్ల మనకి నాకు మంచి అనుభూతి చెందింది ఆ గుడికి వెళ్ళడం వల్ల ఎందుకంటే ఎక్కువ నేను ఏ గుడికి వెళ్ళలేదు సో అలా అడవిలో ఉన్నప్పుడు ఇది చూసాను అడవి మొత్తం చూసి అక్కడున్న నదిలో కొంచెం సేపు టైం పాస్ చేసి రావడం వల్ల నాకు ఎంతో మంచి అనుభూతి చెందింది ఆ రోజు చాలా బాగా మంచిగా అనిపించింది ఆ రోజు అలా నేను ఆ గుడికి ఎక్కువ మంది వెళ్ళరు సో ప్లస్ ఆరోజు మా అన్న వాళ్ళతో వెళ్ళడం వల్ల నాకు ఎంతో హాయిగా అనిపిచ్చింది ఇంకా కొంచెం గవర్నమెంట్ కొంచెం మంచిగా ఇనిషియేటివ్ తీసుకుంటే ఆ గుడిని కొంచె మంచిగా గుడికి వెళ్ళడానికిదారి మంచిగా చేస్తే బయట వాళ్ళు కూడా వెళ్ళవచ్చు ఆడికి ఒక టూరిజం డెవలప్ చేయొచ్చు అక్కడ